రైతుల ఆత్మహత్య గురించి మీరు కొన్ని ఆలోచనలు పంచుకోగలరా అవి జరగకుండా మనం ఎలా నిర్వహించాలి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి రైతుల ఆత్మహత్యల గురించి మీరు కొన్ని ఆలోచనలు పంచుకోవాలా అవును నేను పంచుకుంటాను ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని నాకు తెలుసు రైతు కష్టాలు అది జరగకుండా మనం ఏం చెయ్యాలి అంటే వాళ్ళు పెంచిన పంటని రేట్లు పెంచాలి అలాగే లేదా ఫర్టిలైజర్స్ కానీ మందులు కానీ ఇతర ధాన్యాల వ ఇతర ధాన్యాల ప్రైస్ తగ్గించాలి ఎందుకంటే వాళ్ళు పండించే పంట అప్పటికాలం కన్నా ఇప్పటికాలం కన్నా ఎగు దిగుబడి కన్నా ఎగుబడే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాగే వాళ్ళకి వాతావరణం కూడా మంచిగా లేదు ఇప్పుడు వానలు లేవు ఎండాకాలంలో వానలు పడుతున్నాయి వాన కాలంలో అలాగా ఉండడం వల్ల వాళ్ళకి పంట చేతికి అనుకున్నట్టు రాలేదు కాబట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అలాగే వాళ్ళ పిల్లల ఫీజు కట్టలేకుండా కూడా ఆత్మలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది జరగకుండా మనం చాలా ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళకి రైతుబంధు కరెక్ట్గా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను